విశాఖపట్నం జిల్లాలో జరుపుకునే ప్రధాన పండగల్లో ఇక్కడ సింహాచలం చాలా అందరికీ తెలిసినది దానికి గిరి ప్రదక్షణ ఆషాడ పౌర్ణమి రోజు చేస్తారు దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోమీటర్లు భక్తులు అందరూ ఆ నామస్మరణ చేస్తూ గోవిందా నామస్మరణ చేస్తూ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ఉపవాసంతో ఏమి తినకుండా మొత్తం ముఫై రెండు కిలోమీటర్లు నడిచి ఆ సింహాచల దేవస్థానానికి చేరుకొని అక్కడ భగవంతుడిని ఆ రోజు దర్శనం చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది విశాఖపట్నం జిల్లాకి చాలా ముఖ్యమైన ఒక పండగ